మా ప్రాంతంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతగానో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అందరికీ స్కూల్ పిల్లలు ఆ మార్నింగ్ పొద్దున్నే లేచి రడీ అయ్యి జెండాను జేబుకు పెట్టుకొని మంచి షూ వేసుకొని రెండు జడలు వేసుకుని పూలు పెట్టుకొని ఆడపిల్లలు ఎంతో చక్కగా రడీ అయ్యి వెళ్తారు మగవారు కూడా అలానే వెళ్తారు అక్కడికి వెళ్ళినాకా జెండా ఎగరేసి జాతీయ గీతాన్ని పా పాడినాక వాళ్ళకి పాడిన వాళ్ళకి పెన్నులు ఇస్తారు అలాగే స్వీట్లు లడ్డూలు కార పంచిపెడతారు అసలెంతో సంతోషంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటారు మా ఊర్లో సంక్రాంతి వేడుకలు అయితే అసలు చెప్పలేము ఎంతో చక్కగా జరుపుకుంటారంటే వాళ్లు పొద్దున్నే లేచి వాకి వాకిలి ఊడ్చి అలుకులు వేసి ఆ ముగ్గు పెట్టి ముగ్గును ఎంతో చుక్కల ముగ్గులు వేసి కలర్లు నింపి ఎంతో చక్కగా దాన్ని అలంకరిస్తారు ఆ ముగ్గుని వేస్తుంటే ఎంతో చక్కగా కనిపిస్తారు అందులో ఇంద్రధనస్సు ఉన్నట్టే ఉంటుంది పాలకోవు పందెం కోడి కోడి పుంజులు పెట్టి పందెం కోళ్ళు చేస్తారు ఎద్దులతో కూడా పోటీ చేస్తారు అప్పాలు చేసుకుంటారు చక్కిలాలు లడ్డూలు గారెలు ఇంకా చాలా రకాల పిండి పదార్థాలు చేసుకుంటారు పండుగకి చుట్టాలు వస్తారు ఆ చుట్టాలతో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు మా ఊరిలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి గుడి దగ్గర జాతర కూడా జరుగుతుంది అలా జాతరలోకి అన్ని రకాల బొమ్మలు వస్తారు పిల్లలు ఆ బొమ్మల్ని చూసి కొనుక్కుంటారు ఎంతో చక్కగా జరుపుకుంటాము మా ఊరిలో ఇలాంటి పండుగ చాలా చక్కగా జరుపుకుంటాము మా ఊర్లో వినాయక చతుర్థి కూడా చాలా చక్కగా జరుపుకుంటాము తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని పూజిస్తాము ఒక్కో రోజు ఒక్కో దండ వేసి దేవుడ్ని ఎంతో చక్కగా అలంకరిస్తాము రోజూ దేవుని దగ్గర భజన పాటలు పెట్టి భజన చేస్తారు ఇక్కడ మనకి ఆ దేవుని దగ్గర కూర్చొని భజన చేస్తారు దేవుణ్ణి తొమ్మిది రోజులపాటు పూజిస్తారు దేవుడ్ని నిమజ్జనం రోజు పులిహోర వండి దేవునికి ఎంతో చక్కగా దేవుడ్ని నిమజ్జనం రోజు సాగనంపుతారు అందరు ఇండ్లల్లో చందాలు వేసుకుని దేవుని తీసుకొని వచ్చి పూజలు పునస్కారాలు చేస్తారు అయ్యగారు వచ్చి మంత్రాలు చదువుతారు పులిహోర ఎంతో చక్కగా వండుతారు మా ఊరిలోన అయితే స్వతంత్ర దినోత్సవ వేడుకం సంక్రాంతి వేడుకలు వినాయక వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి అందరూ ఎంతగానో సంతోషిస్తారు